హలో

అలాగే సార్ చెప్తాను చెప్తాను సార్ మూడు రాజధానులు వచ్చేసి లెజిస్ట్రీవ్ వచ్చేసి లెజిస్ట్రేటివ్ వచ్చేసి అమరావతీ గుంటూరులో ఉంటుంది తరవాత అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి మనకది ఉంది కదా విశాఖపట్నం ఉంది కదా మన విశాఖపట్నంలో ఉంటుంది అనమాట తరవాత జుడీషియరీ అది వచ్చేసి కోర్ట్లు న్యాయశాఖలు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా కర్నూలు ఈ మూడు రాజధానులు కర్నూలు కర్నూలులో ఉన్నాయి ఒకటి కర్నూలు ఒకటి వచ్చేసి గుంటూరు ఒకటి వచ్చి విశాఖపట్నం ఓకే సార్ ఇంకేమన్నా కావాలా ఓకే ఓకే ఓకే అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్